తెలంగాణ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం తెలంగాణ యొక్క సంస్కృతి దాని జనాభా యొక్క వైవిధ్యాన్ని చాలా విధాలుగా ప్రతిబింబిస్తుంది ఎలాగైతే తెలంగాణలో ఉన్న ప్రజల దుస్తువులే కానీ వంటకాలే కానీ భాషలే కానీ చాలా వేరుగా ఉంటాయి మనం ఎప్పుడైతే వేరే రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు తెలంగాణలోని దుస్తువులు ఎక్కువ శాతం పురుషులైతే మోకాళ్ళ పైకి ఉన్న ధోతీలను వేసుకుంటారు అలాగే స్త్రీలు అయినప్పుడు వాళ్ళు చీరలు కట్టుకుంటారు వంటకాల విషయానికొస్తే తెలంగాణలో జనాలు కొంచెం కారమైనను ఉప్పైనను ఎక్కువ తింటారు అలాగే వారి వంటకాలు రుచిగాను చాలా మంచిగా ఉంటాయి తెలంగాణ భాష తెలంగాణ భాషకు ప్రత్యేకమైన తెలంగాణ బ్ర భాష యొక్క ప్రత్యేకత వివరించలేనిది ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఎలా మాట్లాడినా తెలంగాణ భాషను బట్టి వీరు తెలంగాణకు చెందినవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉంటారు అని చెప్పగలిగేంత ప్రత్యేకత ఉన్నది తెలంగాణ భాషకు అలాగే సంస్కృతి అనగా తెలంగాణలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు బతుకమ్మ అయినా అలాగే ఇంకా తెలుగు తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే సంక్రాంతి పండుగ అయినా వీటన్నిటికీ ప్రత్యేకత ఉంది ముఖ్యంగా తెలంగాణలో అయితే బోనాలు అలాగే బతుకమ్మ పండుగలను చాలా ఘనంగా జరుపుకుంటారు వీటి వల్ల తెలంగాణకు మరింత ప్రత్యేకత జమైతుంది అలాగే తెలంగాణలో భాష భాష గురించి ఎప్పుడును వాళ్ళు తక్కువ చు చూడు చూసుకోరు ఇలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతున్నాం అని అందరినీ దగ్గరికి తీసుకునే స్వభావం ఉన్నది తెలంగాణ వారికి ఎవరు వచ్చినను ఏ దేశం వాళ్ళు అయినను ఏ ప్రాంతం వాళ్ళు అయినను దగ్గరకు పిల్చుకొని మాట్లాడుకునే అంత స్వభావం తెలంగాణ ప్రజలకు ఉన్నది దీన్ని ఈ విధంగా తెలంగాణ జ ప్రజలైనను దాని సంస్కృతి అయినను తెలంగాణని మంచి విధముగా ప్రతిబింబిస్తుంది అలాగే తెలంగాణలో చాలా జనాభా ఉంటుంది చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారై ఉంటారు అలాగే హైదరాబాదు అనేది తెలంగాణకు తెలంగాణ